ఇంట్లో తోటను పెంచుకోవటం అనేది నిజానికి చవక అయినది ఎందుకంటే తోటను పెంచుకోవటానికి మన ఇంట్లోనే కాబట్టి మనము ఎటువంటి లేబర్ను పెట్టక్కర్లేదు వాళ్ళకి ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు మన పని మనమే చేసుకోవచ్చు అదే విధముగా మనము ఇరవై నాలుగు గంటలు కూడా మన తోటలోనే ఉండి మనము పని చూసుకోవచ్చు అదే విధముగా ఈ తోట వలన మనకు కాయకూరలు ఆకుకూరలు వంటి పంటలను పండించుకోవచ్చు దీని వలన మనకి అటువ కాయకూరలు కొనే అవకాశం అవసరం మనకు ఉండదు అదే విధముగా మనకు డబ్బులు కూడా మిగులుతూ ఉంటాయి